తెలుగు మన మాతృభాష ఇది చాలా గొప్ప భాష కానీ ఇప్పుడు కాలం మారిపోతుంది తెలుగు భాషను ముందు లాగా ఎక్కడ ఎక్కువగా వాడటం జరగడం లేదు ముఖ్యంగా యువత పిల్లలు ఆంగ్లం ఎక్కువగా మాట్లాడుతున్నారు స్కూల్లో కాలేజీల్లో ఆఫీసుల్లో ఎక్కువగా ఆంగ్లం వాడుతున్నారు అందరూ టైం ఫోన్ కాల్ మీటింగ్ లాంటి పదాలు వాడుతున్నారు ఇవి తెలుగులో కూడా చెప్పవచ్చు టైం అంటే సమయం ఫోన్ అంటే దూరవాణి కానీ మనం అలవాటుగా ఆంగ్లం ఎక్కువగా వాడుతున్నాము తెలుగు భాష అందరికీ బోధ కలిగేలా సులభంగా మాట్లాడేలా ఉంటుంది మనం ఈ భాషను ప్రేమించాలి గౌరవించాలి ఇంట్లో పిల్లలతో తెలుగు మాట్లాడాలి పాఠశాలలో తెలుగు కథలు చదవాలి ఇంట్లో తెలుగు పాటలు వినాలి మన భాష మన గౌరవం మనకు తెలుగులో మాట్లాడటం గౌరవంగా భావించాలి మరింత మంది తెలుగు వాడితే భవిష్యత్తులో కూడా ఈ భాష బ్రతికిపోతుంది ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సులభంగా అర్థమయ్యే భాష